పాతకాలం పద్ధతులు మేము మొట్టమొదలు భూదేవర దున్నుదుము దున్ని తర్వాత మళ్ళ కొన్ని రోజులైనాక నీళ్ళు పెడదుం నీళ్ళు పెట్టి మొలక అలుకుదాం మొలక అలికి ఆ మొలకల నారి పీకుదాం నారి పీకి నాటు వేస్తాం నాటు వేసి మళ్ళ అదే ఈ గొర్రెరు బర్రెరు అంతా ఉండేవే అంత వేస్తాము అంద్ వేసినాక నాటు వేసినాక తర్వాత నెల రోజులు వరకు కలుపుతాం కలిసి మళ్ళ దాన్ని ఏమన్నా గడ్డి పూస ఇట్టుంటే రెండో కలుపు అయినా కలుపుతాం కలిసి దాన్ని పొలం కోత్తం క కొరండ తోటి కొరండ తోటి కోసి అది పంజా కొట్టుకుందాం పంజా కొట్టుకొని అడ్లు ఇంటికి తెచ్చుకుందము ముల్లెలు కట్టుకొని వస్తాము అప్పుడు బండ్లు ఎడ్లులు ఉన్నాగానీ వాళ్ళు తెచ్చుకోపోదరి ఎక్కువ మేమే ముళ్ళు కట్టుకొని ఆడోళ్ళమైండి మొగోళ్ళు అయిండి ముల్లు కట్టుకొని ఇంటికి వచ్చి అవి రోట్ పోసి దంచుకొని అండుకొని తిని పండే వరకు రాత్రి పది అయ్యేది అప్పుడు గి గిరెండర్ లేవు ఏదీ లేదు మొలక అలుకుదాం మొలక కలుపుకొని ఆ మొలక మంచిగా పచ్చబడ్డ వలే మళ్ళ నారు పీకి మళ్ళ నాటేసుకుందుము నాటు వేసుకొని ఆ నాట్ల ఏ గడ్డి పడ్డగానే మేమే ఆడోళ్ళము పీకుదాం మొగోళ్ళు రాక పోదురు వడ్డ పంటకు తిరుగుడానికి కూడా రాకపోదురు మొగోళ్ళు మంచిగా నీళ్ళు లేకుంటే అప్పుడు మోటార్లు కొడుదురు మోటార్లు లేనోళ్ళు యాతం పోసుకుందురు ఆతం పోసుకొని అయినా పండిచ్చుకుండురు గానీ ఇప్పుడు ఆ పద్ధతులు ఏవి నడుత్తలేదు ఈగ ఇప్పుడు మేమైతే గంతే చేసుకుంటున్నాం మా మా దగ్గర ఇక్కడ